నేను ప్రయాణించిన వాటిలో నేను ఎక్కువగా ప్రభుత్వం పెట్టే బస్సులను ఎక్కువ వాడతాను కార్లు అలాంటివి నాకు ఇష్టం ఉండవు అం అందరితో ప్రయాణం చేసేదంటే ఇష్టము అలాగే నాకు బైక్ నడపడం అన్నా సైకిల్ నడపడం అన్నా ఇష్టం కానీ నాకు అది నడపడం రాదు నాకు చాలా గుర్తుండిపోయే విషయం ఏంటంటే నేను ఒకసారి అలాగే అలాగే గవర్నమెంట్ వారు పెట్టిన బస్లో ఆర్టీసీ బస్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్ని పాప ఉన్నది ఆ చిన్ని పాప ఎప్పుడు ఉంటారు అనుకో కానీ ఆ చిన్ని పాపతో నేను చాలా ఆనందంగా గడిపాను మేము ఇద్దరం ఆడుకున్నాము చి మాటలు రావు కానీ చాలా మంచిగా నవ్వుకుంటు నాకు షేక్హ్యాండ్ కూడా ఇచ్చింది హ్యా చెయ్యి ఇచ్చింది నవ్వింది కొంతసేపు ఆడుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది